మన సంస్కృతిలో ముగ్గులు అంటే ముగ్గులు లక్ష్మీ దేవత మన ఇంటి ముందుకు రావాలని రోజు పొద్దున్నే లేసి వాకిలి ఊడ్చుకొని అంటే సాన్పు వేసుకుని మంచిగా ముగ్గులు వేసుకుంటాము అది ఒక మనకి పద్ధతి అన్నమాట అట్లా వేసుకోవడం వల్ల మనకి లక్ష్మీ దేవత మన తలుపు తడుతుందిఅని ఒక అది నమ్మకం ఉంటుంది కదా అలాంటి అన్నమాట సూర్యునికి తర్పణం ఇవ్వడం అంటే పొద్దు పొద్దున్నే లేవగానే పొద్దు పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసుకొని పూజ చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని అవన్నీ చేసుకుని దేవునికి హారతి ఇవ్వడం అన్నమాట దేవునికి హారతి ఇవ్వడం అనేది ఒక దేవుడు మనకి ఏదో సమర్పిస్తాడు మనం మంచిగా ఉండగలుగుతాము అని మనకి నమ్మకం ఉంటుంది కాబట్టి మనము ఆచారం ప్రకారము అది చేస్తు ఉంటాం అన్నమాట నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం అంటే అంటే మన మన హస్బెండ్ ఉంటాడు కదా ఆయనకు ఏం కావద్దు అంటే ఆ మ మ్యారేజ్ అయ్యింది అని తెలవడానికి ఒకటి ఇంకెంటిది అంటే మన హస్బెండ్ కూడా ఎప్పుడు మన తోటి ఉండాలి అంటే హస్బెండ్ లేకపోతే ఒకవేళ బొట్టు పెట్టుకోరు అది హిందూస్లలో అది ఒకటి ప్రాముఖ్యత అన్నమాట గాజులు వేసుకోకపోవడం ఆ కుంకుమ పెట్టుకోకపోవడం అన్నమాట అట్లా కుంకుమ పెట్టుకోవడము కుంకుమ నెత్తిమీద నుంచి వేసుకోవడము అది అంతా అది ఒకటి భర్తని కాపాడుకోవడం అన్నమాట మనం మన లోపల మనం కాపాడుకోవడం లేకపోతే బొట్టు లోపల చూపించడం అన్నమాట హస్బెండ్ ఉన్నాడు అని యా అంటే మనము మన హస్బెండ్ మంచిగా ఉండాలి ఆయనకి ఏమి హానీ జరగద్దు అని అట్లా పెట్టుకుంటాము అన్నమాట అది కూడా ఒక ఆచారం ఈ మధ్య కాలంలో అయితే ఎన్నో ఏమంటారు వాటిని కొన్ని కొన్ని బాణామతులు అంటే బాణామతులు అంటే ఇట్లా మనకి తెలవకుండా చేస్తారు కదా ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు ఏం చేస్తే మనకి అవి అవుతాయ అని ఇట్లా నమ్ముతా ఉంటారు కదా అలాంటి వాటికి జాధ్యం వేసుకోవడం అంటే కొంతమంది పూజారులు ఉంటారు అన్నమాట ఆ పూజారుల దగ్గరకు పోయి ఇట్లా అవుతుంది అని అంటే వాళ్ళు పూజ చేసి నిమ్మకాయ కోసి ఆ ముగ్గు వేసి ఆ ముగ్గులో అన్నీ నిమ్మకాయలు పెట్టి ఆ నిమ్మకాయ కోసి అట్లా కొన్ని పూజలు చేస్తారు అన్నమాట అవి చాలా బలమైనవి అన్నమాట అలాంటి బలమైన శక్తిని అంటే అటువైపు ఉన్న సాతాను అంటే విలన్ అన్నమాట అలాంటి దయ్యాలు వాటి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట జాధ్యం చేసుకోవడం అంటే అట్లా అన్నమాట మనము వాళ్ల దగ్గరకు వెళ్ళి మనకు ఉన్న ప్రాబ్లెమ్ చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు అన్నమాట ఇప్పుడు మనకి ఏమైనా అయితుంది ఒక వేళ ఒక దయ్యం తిరిగినట్టు అనిపిస్తుంది నాకు మధ్య రాత్రుల ఇట్లా కళ్ళకు కనిపిస్తుంది అలాంటివి చెప్తే వాళ్ళు తాయుత్తులు కానీ లేకపోతే ఇంకా ఏమన్నా ఇస్తారు కదా ఇట్లా తాయిత్తులు అలాంటివి అవి ఇచ్చినప్పుడు వాటిని వేసుకోడం కానీ అలాంటివి చేయడం వల్ల ఉంటుంది ఇంకా పూజ కోసం గుడికి వెళ్ళడం అంటే పొద్దు పొద్దున్నే లేచి ఇంట్లో ఆడవాళ్ళు ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇళ్ళు అంతా శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసుకుని ఆ పూజ కోసం మన సామాన్లు అన్నీ రెడీ చేసుకుని ఆ గుడికి వెళ్తారు కదా మన ఎట్లా అంటే మన ఊళ్ళో ఉన్న ఒక చిన్న గుడికి లేకపోతే పక్క ఊరికో అట్లా గుడికి వెళ్తాం వెళ్ళి మన మొక్కులు మనం చెప్పుకుంటాము అది మనకు ఒక ఆచారం అన్నమాట ఆ ఆచారం మనం చేస్తాము ఎందుకంటే దేవుడు మనకు ఏదో ఇస్తాడు అనే ఆశతో అది చేస్తాం అట్లా చేయడం వల్ల మనకు మంచి అవుతుంది అని అట్లా చేస్తాం అట్లా పూజలు చేసుకోవడము ఆ ఇంకా ఏంటంటే ముస్లిమ్స్ అదే ముస్లిమ్స్ అయితే వాళ్ళు పొద్దున్నే స్నానం చేసుకుని దర్గాకు వెళ్ళి అది చదువుతారు బుక్ ఆ బుక్ చదువుతారు చదివి ఇంకా వాళ్ళు కూడా చెప్తా ఉంటారు ప్రచారాలు అంటే ఇట్లా చెప్తారు అన్నమాట ఇట్ల ఉండాలి ఇట్ల ఉండాలి మన అప్పుడు ఇట్ల ఉండే మన ఆచారాన్ని మనం పోనియ్యద్దు బురకా వేసుకోవాలి బురకా వేసుకోకుండా తిరగద్దు అని ఉంటుంది కదా అలాంటివి అలాంటివి చేస్తారు ముస్లిమ్స్ అయితే ఎస్పెషల్లీ ఉపవాసాలు ఉంటారు అంటే ఇప్పుడు రోజా కోసం అయితే వాళ్ళు ముప్పై ఒక్క రోజు ముప్పై రోజులు ఉపవాసం ఉంటారు ముస్లిమ్స్ పొద్దున్నే లేస్తారు వాళ్ళు నాలుగు ఇంటికి లేచి ఇంకా ఉపవాసం ఉంటారు ఉపవాసంతో అట్లా ఉంటారు పొద్దున్న ఫైవ్ వరకి తింటారు ఏదో ఒకటి వాళ్ళకు అంటే ఫైవ్కి తింటారు ఫైవ్ వరకు అన్నీ తినేస్తారు తినాలి అనుకుంటే మళ్ళా ఈవెనింగ్ ఫైవ్ కే వాళ్ళు మళ్ళా తినేది అప్పుడు వరకి వాళ్ళు ఉపవాసం ఉంటారు దేవుడిని తలచుకుని ఉంటారు ఆ తర్వాత స్నాక్స్ లేకపోతే ఫ్రూస్ట్సు అలాంటివి తీసుకుంటారు అన్నమాట అట్లా రోజా చేస్తారు అన్నమాట ఎప్పుడు అది పండగ ఉంటుంది కదా రంజాన్కి రంజాన్ అప్పుడు వాళ్ళు అట్లా చేస్తారు అన్నమాట థర్టీ డేస్ వన్ డే టూ డే కాదు అది థర్టీ డేస్ అట్లా చేస్తారు అన్నమాట ఇంకా మతపరంగా కొన్ని కొన్ని చేస్తు ఉంటారు ఇట్లా చేయద్దు అట్లానే చేయాలి అది మన ఆచారం అంటాం అంటే గడప పైన తుమ్మినాం అనుకో తుమ్మద్దు అట్లా తుమ్మినప్పుడు నీళ్ళు చల్లాలి దానిపైన కుర్చుంటే ఒకవేళ మనం గడపపైనా కూర్చున్నాం అనుకో అట్లా కుర్చుంటే మనకి బాకీలు పెరుగుతాయి అంటారు బాకీలు పెరుగుతాయి కుర్చోవద్దు అని అంటారు ఇంట్లో ఇంటి ఆడపిల్ల ఒకవేళ కూర్చుంది అనుకో అయితే కూర్చోవద్దు ఇంటికి అప్పు అవుతుంది అంటారు ఇట్లా మనము ఎన్నో చేస్తు ఉంటాం అన్నమాట ఇట్లా మనం ఇవన్నీ పాటిస్తున్నాం అంటే మనకు దేవుడు ఏదో ఒకటి మనకి ఇస్తాడు మనం చేయడం అన్నది ఆచారం అన్నమాట ఇప్పుడు ముస్లిమ్స్ అంటే వాళ్ళు బురకా వేకోవడం వాళ్ళ ఆచారం కాబట్టి వాళ్ళు తప్పుకుండా బురకా వేసుకుంటారు అట్లా కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి వాళ్ళు పాటిస్తారు మనం కూడా పాటించాలి అన్నమాట అట్లా పాటించడం వల్ల మనకి ఇట్ల ఉండాలి అట్ల ఉండాలి అని తెలుస్తుంది ఇంకా చాలా మట్టుకు అయితే ఊళ్ళలో అయితే పొద్దు పొద్దున్నే లేస్తారు పొద్దు పొద్దున్నే లేచి వాకిలి ఊడ్చుకొని సాన్పు చల్లుకొని ముగ్గులు వేసుకొని రంగులు వేస్తారు రంగులు వేసి ఇంకా రంగులు వేసి అప్పుడే పూజ కోసం రెడీ అవుతారు జుట్టు తలంటు స్నానం చేసుకుంటారు తలంటు స్నానం చేసుకుని ఇంకా అది తులసి చెట్టు ఉంటుంది కదా తులసి చెట్టును అలంకరిస్తారు తులసి చెట్టును మంచిగా అలంకరించి దానికి పూజ చేసి దాని చుట్టు తిరుగుతారు ప్రదక్షిణాలు చేస్తారు అన్నమాట చుట్టు ప్రదక్షిణాలు చేసి ఆ దేవున్ని మొక్కుతారు ఇంకా తులసి ఆకును కూడా తింటారు తినడం వల్ల కూడా హెల్త్కు మంచిది అంట అది తులసి ఆకు తింటారు తులసి ఆకు తింటారు ఇంకా ఇంకా అట్లా చేయడంవల్ల మనది ఒక ఆచారం అన్నమాట అవన్నీ మనం పాటిస్తే మనకి మంచి జరుగుతుంది అని నమ్మకం ఇంకా గుళ్ళకైతే కొంతమంది అయితే గుళ్ళకి ఇట్లా ఫ్యామిలీతో పోతారు కదా ఫ్యామిలీతో పోతారు కార్లలో అట్లా పోయి త్రీ ఫోర్ డేస్ ఆడ ఉంటారు గుడి దగ్గర ఉంటారు గుడి కాడ ఉండి పని అంతా గుడి కాడ నిద్రలు చేస్తారు గుడి కాడ ఇంకా దేవుళ్ళకి ఏవైనా దేవుళ్ళకి ఏమన్నా బలి ఇవ్వడం కానీ అలాంటివి చేస్తు ఉంటారు చేస్తే దేవుళ్ళకు అవన్నీ బలి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట ఒక వారం వారం అక్కడ గడుపుతారు కొంతమంది అయితే ఆ దేవుళ్ళకి మొక్కుకోవడము ఇంకా గుండు చేయించు కోవడము పూజలకు వెళ్తారు కదా గుడికి పూజ చేసుకోవడానికి గుడికి వెళ్తారు కదా అట్లా వెళ్ళినప్పుడు అయితే ఓ వారం వారం అక్కడ ఉంటారు పూజలు అంటారు గుండు చేయించుకుంటారు ఇంకా ప్రసాదాలు అయితే లెక్కలేనన్ని తెచ్చుకుంటారు దేవుని కోసం ఏం తక్కువ చేస్తారు ఎన్ని పైసలు అయినా సరే ప్రసాదం అయితే పక్కా ఉంటుంది అట్లా తిరుపతికి వెళ్తారు ఇక్కడ కొన్ని కొన్ని గుళ్ళు ఉంటాయి కదా అట్లా వెళ్తారు వెళ్లి పూజ చేసుకొని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి ఏం కావద్దు అలాంటివి చేస్తారు ముస్లిమ్స్ అయితే దర్గాకి అయితే డైలీ వెళ్తారు చిన్న పిల్లలు వెళ్తారు పెద్ద వాళ్ళు వెళ్తారు అమ్మాయిలు అయితే వెళ్ళరు అనుకో అమ్మాయిలు కొంచెం మెచ్యూర్ అయినాక వెళ్ళద్దు అని వాళ్ళకు ఒక ఆచారం ఉంటుంది కాబట్టి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వెళ్తారు కానీ ఇంకా కొంచెం పెద్దగా అయ్యిన్రు అనుకో వాళ్ళకి వెళ్ళడానికి వీలు ఉండదు అన్నమాట వాళ్ళు వెళ్ళి ఆ ఖురాన్ చదువుతారు అన్నమాట ఆ బుక్ ఉంటుంది కదా ఆ బుక్ చదువుతారు చదివి ప్రేయర్ చేసుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళు కూడా దేవుడిని మొక్కుకు ఉంటారు మొక్కుకుని ఇంకా ఇట్లా బురకా వేసుకొని ఉండాలి అలాంటివి ఉంటాయి వాళ్ళకు కూడా అలాంటివి అన్నీ పాటిస్తారు అన్నమాట ముగ్గులు వేయడం కానీ దేవునికి అర్పణ అంటే దేవునికి తర్పణం అంటే హారతి ఇవ్వడం కానీ పొద్దు పొద్దున్నే లేవగానే స్నానం చేసుకుని నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం అట్ల దేవుడు అంటే భర్తను కాపాడుకోవడానికి జాప్యం చేయడము అంటే ఇట్లా మంత్రాలు అవి వేస్తారు కదా మంత్రాల దానికి దయ్యాలు వెళ్ళి పోతాయి పూజకోసం గుడికి వెళ్తారు గుళ్ళో మొక్కుకొని దర్గాకి వెళ్తారు ఉపవాసాలు చేస్తారు మొక్కు తీరాలని అవన్నీ మన ఆచారాలు ఆచ ఆచారాలు కాబట్టి మనం చేస్తాం